లండన్ ప్యారిస్ హాంగ్ కాంగ్ సింగపూర్ న్యూ యార్క్ సిటీస్ ఈ ఐదు ఇంటర్నేషనల్ సిటీసు చాలా పాష్ అండ్ ఇలా ఉంటాయి టెక్నాలజీ పరంగా కూడా చాలా బాగుంటాయి